నమస్కారం మేడం ఫర్నిచర్ షాపా ఓకే మేడం ఇప్పుడు ఇంట్లోకి ఫర్నిచర్ తీసుకోవాలనుకుంటున్నాము లైక్ డైనింగ్ టేబుల్ కానీ సోఫా కానీ డోర్స్ కానీ మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయని తెలిసింది ఓకే మేడం టాప్ మోస్ట్ డిజైన్స్ ఉన్నాయా మేడం మీ దగ్గర ఓకే మేడం ఇప్పుడు డబుల్ బెడ్ రూమ్ హౌస్కి డైనింగ్ టేబుల్ ఫోర్ ఛైర్స్ ఉన్నవి తీసుకుంటే సరిపోతుందా లేకపోతే సిక్స్ చైర్స్వి అలా తీసుకోమంటరా హాలు నార్మల్ హాలే మేడం అంత సెపరేట్గా పెద్దగా ఏం లేదు నార్మల్ హాలే ఇంకా దాన్లో అదే హాల్లో సోఫా రావాలి మీ దగ్గర ఫైబర్ వుడ్డేనా మేడం లేకపోతే టేకు అలా ఇలా రకరకాలేమైనా దొరుకుతుందా ఓకే మేడం టేకుతోనే ఓన్లీ దర్వాజాలుంటాయా మేడం ఓకే మేడం సింగిల్ డోర్స్ సింగల్ డోర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయా డిజైన్స్ ఏమైనా చూపిస్తారా ఓకే మేడం ఇప్పుడు డైనింగ్ టేబుల్స్ వచ్చి చైర్స్ ఇప్పుడు ఇలా వస్తున్నాయి కదా పిల్లోస్తోని అలా ఉన్నాయా మీ దగ్గర ఆ మోడల్ అయితే బాగుంటాయి మేడం ఓకే మేడం ఓకే మేడం మిమ్మల్ని కన్సల్ట్ చేసి ఆ డిజైన్స్ చూపిస్తాం ఓకే మేడం ఈ నెంబర్కి కాల్ చేస్తాం వచ్చి ఓకే మేడం